హలో సినిమా బుకింగ్ వాళ్ళేనా సార్ వాట్లాడేది సార్ మేము స్టాండప్ కామెడీ షోకి ఆహ్వానించబడ్డాము కానీ మేము రావాల్సిన సమయానికంటే ముందుగా రావాలని నిర్ణయించుకున్నాము ఎందుకంటే మొదటి ప్లేస్లో మేము కూర్చుని అన్నిటినీ కూడా చూసి అన్నింటిని ఎంజాయ్ చేయొచ్చు మీరు మాకు పంపించినటువంటి ఈ ఇన్విటేషన్ లెటర్ ఆహ్వానించబ ఆహ్వానించడానికి మీరు పంపినటువంటి ఈ లెటర్ ఈ లెటర్ని బట్టి మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హాస్య ప్రదర్శనకు సంబంధించి మేము వాటిని చూసి ఆనందించాలని చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నాం ఎందుకంటే అవంటే మాకు చాలా ఇష్టం హాస్యానికి సంబంధించిన ప్రదర్శన చూడడం చాలా ఇష్టం కావచ్చి కాబట్టి మేము మొదటిగా వచ్చి అక్కడ కూర్చుని కామెడీ షోలు చూడాలని అనుకుంటున్నాం మేము రావడానికి మేము హాజర అవ్వడానికి ఏ టైంకి వస్తే బాగుంటుంది ముందుగా రావాలనుకుంటున్నాం మాకు టైమింగ్ ఏ సమయానికి వస్తే బాగుంటుందో ఆ సమయం ఆ వేదిక వివరాలను దయచేసి మాకు తెలియజేసినట్లయితే మేము ముందుగానే షోకి వ వచ్చి మేము వాటన్నిటిని చూసి ఆనందిస్తాము